టెక్నాలజి కోసం మనం చెప్పుకుంటే ప్రస్తుత టెక్నాలజినీ బట్టి ప్రయాణ పరిశ్రమకు టెక్నాలజి చాలా ఉపయోగపడింది ఎందుకంటే టికెట్ బుక్స్ చేసుకోవడం అనేది చాలా బాగుంది ఎందుకంటే ఆ రోజుల్లో మనం టికెట్లు కట్టా తీసుకోవాలంటే చాలా వరకు రైల్వే స్టేషన్కి వెళ్ళడం అక్కడకి మనం వెళ్ళి రిజర్వేషన్ చేయించుకోవడం మనం ఏదన్నా ఊరు వెళ్ళాలంటే అలా చేసుకునే వాళ్ళు లేదంటే నెట్ షాప్కి వెళ్ళి చేసుకునే వాళ్ళు కాని ఇప్పుడు ఫోన్లోనే మనం అన్నీ బుక్ చేసుకోవచ్చు ఇంకా హోటళ్లు ఇంకా వాటి రేట్లు కట్టా మనం అన్నీ చెక్ చేసుకోవడానికి తనిఖీ కట్టా చేసుకోవడానికి సరిపోతుంది ఇంకా బస్సు రైళ్లు ఇవి అయితే చాలా బాగుంది ఎందుకంటే వేరే ఊరు మనం వెళ్ళాలనుకున్నామంటే బస్లో ముందుగానే మనము సీట్ రిజర్వేషన్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఇలా చేసుకోవాలంటే ఈ టెక్నాలజి ద్వారా మనం చాలా వరకు ముందుగానే సీట్ మనం మనకు కావలసిన సీటు ఒకటి మనం తీసుకుని ఆ సీట్ మనం బుక్ చేసుకోవడమైతే జరుగుతుంది ఇంకా చాలా బాగుంది ఎందుకంటే వాతావరణాన్ని కట్టా తనిఖీ చేసుకోవడం అంటే వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో ఏంటి అన్నీ చెప్పేసి తనిఖీ చేసుకోవడం రైలు లభ్యతను తనిఖీ చేయడం ఇవన్నీ చాలా బాగున్నాయి ఎందుకంటే ఇవన్నీ ముందుగానే మనం ఫోన్లో చూసుకోడానికి సిస్టంలో కట్టా చూసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది ఈ టెక్నాలజీ ద్వారా